నమస్తే

అదే కూరగాయలండి అన్ని ఫ్రెష్గా ఉన్నాయా అండి ఉల్లిపాయలు చూపించండి లాస్ట్ టైమ్ తీసుకున్నప్పుడు అలాగే అండి రెండు మూడు ఉల్లిపాయలు పుచ్చి పోయినాయి అండి ఓ అలాగా అండి దొండకాయలేమో పండుపోయాయి అండి

తీసుకుంటాము అండి టమటలు ఒక కేజీ అండి బెండకాయలు లేతగా ఉన్నాయా అండి ఆ బెండకాయలు అర కేజీ అండి

ఇంకా వంకాయలు ఒక కేజీ ఇవ్వండి ఎట్లా ఉన్నాయి అండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయా అండి అప్పుడప్పుడు పుచ్చు బట్టేస్తున్నాయి అండి ఎన్ని రోజుల వరకు బాగుంటాయి అండి సరేనండి ఇవి తీసుకొని ఆ వద్దండి ఇవి ఇవ్వండి చాలు సరే అండి సరే అండి